నేనొకరోజు ఒక హారర్ స్టోరీ చదివి నైట్ అంతా పడుకోలేదు అదేమంటే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ తిరుపతికి దర్శనానికి వెళ్ళారంట అది వాళ్ళు వెళ్ళి నైట్ ఎప్పుడో టూ టూ తర్టీకి ఆ టైంలో తిరుమల నుంచి దిగి తిరుపతి తిరుపతికి చేరుకున్నారు చేరుకున్నాక అక్కడ ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకున్నారంట ఆ టైంలో ఇంకా ఎవ్వరూ లే ఎవ్వరూ లేట్ నైట్ అయిపోయిందని ఎవ్వరూ లేరు అది సిక్స్త్ ఫ్లోర్ అంట అక్కడికి వీళ్ళిద్దరే ఇంకా పైకి వెళ్ళి తీసుకోని వెళ్ళి ఇంక మళ్ళీ పడుకున్నారంట పడుకున్నాక సడన్గా రూమ్లో విండో ఓపెన్ అయ్యి గాలి వచ్చి వస్తూ ఉనిందంట సరే అనేసి అందులో నుంచి వాళ్ళ వైఫ్ వెళ్ళి విండో క్లోజ్ చేసొచ్చిందంట వచ్చి పడుకున్నారంట పడుకున్నాక మళ్ళీ కాసేపటికి ఆ విండో క్లోజ్ చేసాక్కూడా ఆ డోర్ సడన్గా ఓపెన్ అయ్యి మళ్ళీ గాలొస్తుందంట అలా ఎందుకు అని అలానే నిద్ర పట్టక కాసేపు అలా ఇలా చూస్తూ ఉంటే ఆమె పడుకున్న ఆపోజిట్ సైడ్లో ఒక మిర్రర్ ఉన్నిందంట ఆ మిర్రర్లో చూస్తే వెనకాల నుంచి వాళ్ళ హస్బెండ్ కవతల ఒక వైట్ ఆకారం కనిపిస్తూ ఉందంట అది భయపడిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుందంట కాసేపటికి మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే అది ఇంకొంచెం వాళ్ళ హస్బెండ్ దగ్గరికి దగ్గరకొచ్చిందంట ఇంకా ఆమెకి భయపడి ఏం చేయాలో తెలీక వాళ్ళ హస్బెండ్ని లేపిందంట లేపి ఇలా ఏదో ఉంది అంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పారంట అవును ఏదో ఉంది నేను ఆల్రెడీ చూసాను అందుకే ఇటు వైపు తిరుక్కొని తిరుక్కొని కళ్ళు మూసుకొని పడుకున్నాను అనేసి ఇంకా వాళ్ళిద్దరూ నైట్లో ఏం చేయాలో తెలియక ఇంకా అలానే భయపడుతూ భయపడుతూ ఉండి కాసేపటికి అలానే భయపడుతూనే ఉన్నారంట ఇంక సరే ఏదైతే అదయ్యింది అనేసి సడన్గా ఆ రూమ్లో నుంచి అన్నీఎక్కడివక్కడ అలానే వదిలేసి ఇద్దరూ ఫాస్టుగా బయటకొచ్చేసారంట బయటకొచ్చేసి కిందకి వెళ్ళిపోయి కింద అందరూ అది ఏదో ఒక హాల్లాగా ఉందంట ఆ హాల్లో వెళ్ళి పడుకునేసారంట పడుకునేసి తరువాత గుర్తొచ్చిందంట నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రైన్ టికెట్సు లగేజు గోల్డ్ అంతా కూడా అక్కడే వదిలేసాము రూంలో అనేసి తర్వాత గుర్తొచ్చిందంట వాళ్ళకి మార్నింగ్ ఇంక సరే అని ఇంక మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళ హోటల్ వాళ్ళకి చెప్పి అలా ఇలా అయ్యింది మాకు నైటు అని మళ్ళీ వాళ్ళని తోడు పెట్టుకోని ఆ ఇద్దరు గల్స్ని హోటల్ స్టాఫ్ని బయటేపెట్టి వీళ్ళిద్దరూ మాత్రం లోపలికి వెళ్ళి అన్నీ సర్దుకుని కాసేపు అలానే స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి టకటకా ఫాస్ట్గా స్నానం చేసేసి వచ్చేసారంట బయటకి ఇద్దరు బయటకొచ్చి అంతా లగేజ్ తీసుకొనేసి కాణిపాకం వెళ్ళారంట కాణిపాకంకెళ్ళి అక్కడ దర్శనం చేసుకోని వచ్చారంట అక్కడ దర్శనం అయ్యాక వైఫ్కి కొంచెం మనశ్శాంతిగా అనిపించిందంట అప్పుడు వాళ్ళ హస్బెండ్ మళ్ళీ ఇంకో న్యూస్ చెప్పారంట నాకిప్పుడు బాగుంది అని వైఫ్ చెప్తే హస్బెండు నీకు ఇంకో విషయం చెప్పాలి అని ఇలా చెప్పాడంట నేను స్నానం చేసేటప్పుడు నాకు వెనకల మిర్రర్లో వెనకల ఎవరో ఒక వింత ఆకారం ఒక అమ్మాయి కనిపించింది అలానే కళ్ళు మూసుకొని ఫాస్ట్గా స్నానం చేసుకోని వచ్చేసాను నీకు చెప్తే ఇంక నువ్వు ఇంకా ఎక్కువ భయపడతావని నీకు చెప్పలేదు అని చెప్పాడంట హస్బెండ్ అప్పుడు వైఫ్కి చాలా భయం ఏసిందంట ఇదండీ స్టోరీ ఈ స్టోరీ విని నాకు నైట్ అంతా నీ స్టోరీ చదివి నైట్ అంతా అస్సలు నిద్ర పట్టలేదు ఎంతసేపు అదే గుర్తొస్తూనే ఉన్నింది ఇది అండీ ఈ హారర్ స్టోరీ